మాకు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ అందులో చూపించుకోవాలంటే ఫస్ట్ అడ్మిషన్ ఫీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని అంటారు చూపించుకున్నాక వాటికి సంబంధించిన గోళీలు రాస్తారు ఆ గోళీలు మెడికల్ షాప్కి పోయి తీసుకోవాలంటే అక్కడ ఒక రెండు మూడు వేలు అవుతాయి మా అమ్మమ్మకి షుగర్ ఉంది మా అమ్మమ్మని ప్రతి నెల కంపల్సరీ తీసుకుపోవాలి ఆమెకి ప్రతి నెల అడ్మిషన్ ఫీ ఆరు వందలు కావాలి గోలీలకి రెండు మూడు వేలు కావాలి ఇక ఎంతైనా ప్రైవేట్ హాస్పిటళ్ళకి పోతే పైసలు ఎక్కువైతున్నాయి చూసుడు మంచిగానే చూస్తారు కానీ అడ్డగోలు పైసలు తీసుకుంటుర్రు ఇక అట్లని ఇప్పుడు కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినప్పటి నుండి అందరికీ ప్రాణం అంటే ఏంది అంటే ఎవరి బాధ్యత ఎవరు ఎట్లుండాలి ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎలా ఉండాలి అని అందరికీ తెలిసింది అందరు తెలిసింది కాబట్టి అందరూ మాస్క్ ధరించుకుంటూ మంచిగానే ఉంటుర్రు ఇగ ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎలా అయినా పైసలు బాగా అవుతున్నాయి అని కార్పొరేటర్లతోటి ఇగ చుట్టుపక్కల అందరూ వాళ్ళు అందరూ అనుకొని ఆ కార్పొరేటర్ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే ఇట్ల బస్తీ దవాఖానా అని ఒకటి కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిరు అది పెట్టేసరికి ఎట్లాంటి రోగం వచ్చినా ఏమి వచ్చినా ఆ హాస్పిటల్కి పోతే ఫీజు ఉండదు ఏమి ఉండదు ఏ బస్తి దవాఖానా అంటే గవర్నమెంట్ సంబంధించింది ఒక రూపాయి తీసుకోరు షుగర్ టెస్ట్ చేస్తారు నెలకు సరిపడా గోళీలు ఇస్తారు అసలు ఒక్క రూపాయి ఒక్క రూపాయి తోటి కూడా హాస్పిటల్లో పని ఉండదు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఏమో ఐదారు వందలు పెట్టాలి మళ్ళీ గోళీలకి రెండు మూడు రెండు మూడు వేలు పెట్టాలి ఈ హాస్పిటల్కి పోతే నెలకి ఎన్ని గోళీలు అవసరమో అన్ని గోళీలు ఇస్తున్నారు మంచిగా చెకప్ చేస్తున్నారు అన్ని టెస్టులు మంచిగా చేస్తున్నారు ప్రైవేట్ కంటే గవర్నమెంటే మాకు బెస్ట్ అనిపించింది కాబట్టి ప్రతి వాడకి ప్రతి ఊరికి బస్తి దావకానా అని ఒకటి కొత్తది పెట్టిర్రు ప్రైవేట్ కంటే ఆ హాస్పిటల్కి అందరూ ఎక్కువ పోవడానికి ఇష్టపడుతున్నారు